చెప్పండి మేడం అవును మేడం

చేస్తాం మేడం మీ అడ్రస్ వాట్సాప్లో పెట్టండి మేడం మీది ఏం కావాలో లిస్టు పెట్టారంటే మేము డోర్ డెలివరీ చేస్తాం మేడం లేదు మేడం బిల్ చెప్తాను కొంచెం సేపు ఉండండి బిల్ అయితే రెండు వేల ఐదు వందలు అయ్యింది మేడం మీరు జీపే చేశారంటే అడ్రస్ వాట్సప్లో పంపించాను మేడం నేను డోర్ డెలివరీ చేస్తాను ఓకే మేడం ఓకే మేడం వన్ అవర్లో డోర్ డెలివరీ అవుతుంది మేడం